నాకు బాగా సంతోషాన్ని కలిగించేది మా అమ్మా నాన్నలతో మాట్లాడటం మా అమ్మా నాన్నలతో మాట్లాడిన ప్రతి క్షణం నాకు చాలా సంతోషంగా ఉంటుంది మరియు నేను ఎప్పుడు అయితే పాటలను పాడుతున్నానో అప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంటుంది నాకు కలిగే బాధను కూడా అది మార్చేస్తుంది తర్వాత నేను చిత్ర లంఘనం కూడా బాగా గీయగలను దాని వల్ల నాకు ఉండే బాధలను తొలగిస్తుంది నా బాధలు అంతా అందులో గీయడం ద్వారా నేను చూపిస్తాను ఈ తర్వాత ఏంటంటే సంతోషాన్ని ఇచ్చేది మా అన్నయ్య నా చెల్లి వాళ్ళని కొట్టడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది నాకు ఉండే బాధలు అన్నీ తొలగిపోతాయి ఇలా ఈ బాధలు అన్నింటిని తొలగించడానికి నేను చిత్రలంకారణ యూస్ చేస్తాను తర్వాత నేను మా అమ్మగారు నాన్నగారితో మాట్లాడడం వల్ల నాకు చాలా ఉపయోగాలు కలుగుతాయి వాళ్ళు నాకు చాలా మంచి మాటలు చెప్తారు దాని వల్ల నేను పడే బాధ కాని నాకు వచ్చిన నాకు వచ్చే కష్టం కానీ అన్నీ తీరిపోతాయి దీంట్లో ఏంటంటే నేను చాలా ఉత్తీర్ణతను పొందుతాను దీని వల్ల నేను మళ్ళీ నాకు సంతోషాన్ని కలిగించేది నాకు ఇష్టమైన దేవునితో మాట్లాడానికి సంతోషం కలుగుతుంది దీని వల్ల ఏంటి అంటే ఆ దేవుడు నాతో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ తర్వాత నాకు ఇంకా సంతోషాన్ని కలిగించేది చుట్టుపక్కల పచ్చని చెట్లు ఉండినప్పుడు ఉండినప్పుడు తర్వాత మంచి మంచి పక్షులు అలాంటివి మన చుట్టు ఉంటే నాకు చాలా ఆహ్లాదం కలుగుతుంది ఇలాంటి మంచి వాతావరణంలో కూర్చుంటే నాకు చాలా వినసొంపుగా మరియు చాలా ఆహ్లాదకరంగా సంతోషకరంగా ఉంటుంది దీని ద్వారా ఏంటంటే నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తాయి ఈ ఐదు విషయాలు సంతోషాన్ని కలిగించడానికి కారణం అయ్యాయి